మాది ఇక్కడ పుత్తూరు అనే ఒక గ్రా గ్రామం మా గ్రామంలో మాకు వారానికి ఒకసారి సంత జరుగుతుంది అది ఎక్కడంటే పక్కనే ఒక చిన్న కుగ్రామంలో కుండల చెరువు అనే గ్రామంలో సంత జరుగుతుంది అక్కడ మాకు సరిపడా అన్నీ ఇంటికి వారానికి సరిపడా కాయగూరలు పూలు పండ్లు అన్ని తెచ్చుకున్నాం తెచ్చుకుంటాం అక్కడ ఏమేమి అంటే కాయగూరలు ఆకుకూరలు అన్నీ తాజాగా దొరుకుతాయన్నమాట టమోటాలు ఉల్లిపాయలు క్యాబేజి బంగాళాదుంప చిక్కుడుకాయలు అన్నీ దొరుకుతాయి మేము వారానికి ఒకసారి ఖచ్చితంగా సంతకు వెళుతు ఉంటాము వెళ్ళి మాకు వారానికి సరిపడే కాయగూరలను తాజాగా తెచ్చుకొని ఇంట్లో నిల్వ చేసుకుంటాము తర్వాత అదైపోయాక మళ్ళి ఇంకొక వారానికి సరిపడే కాయగూరలు అన్నీ తెచ్చుకుంటాము అక్కడ కాయగూరలు ఇంకా ఎండు చేపలు అవన్నీ కూడా చాలా అమ్ముతారు మేము వారానికి ప్రతిసా ప్రతి వారంలో కం ఖచ్చితంగా మేము సంతకి వెళ్తాము